డ్రైవర్ గారు బస్సులో ఎంతమంది ఉండగా మీరు మాస్క్ ఎందుకు పెట్టుకోలేదండి మాస్క్ పెట్టుకోవాలి కదా ప్రతి చోట మీరు చూస్తున్నారు కదా న్యూస్ పేపర్లో ఏంటి టీవీలో ఏంటి పోలీసులు మీరే ఇలా ప్రవర్తిస్తే మామూలు జనం రోడ్డు మీద తిరిగే జనం ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి మీ వల్ల వేరే వాళ్ళకు రాకూడదనే కదా మాస్క్ పెట్టుకోమని మీకు హెచ్చరిక ఇచ్చింది మీరు త్వరగా దయచేసి మీ మాస్కును మీరు పెట్టుకోండి మీ వల్ల వేరే ఇక్కడ బస్లో ఉన్న కుటుంబాల్లో ఎవరో ఒకరు సఫర్ అవుతారు కదా ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పడతారు కదా మీ వల్ల అంత ఎందుకు మీకే కోవిడ్ వచ్చింది అనుకోండి మీ కుటుంబమే ఇబ్బంది పడుతుంది మీ వల్ల కనీసం కొంచెం కూడా జాగ్రత్తల్లేకపోతే ఎలా అండి దయచేసి మీరు మాస్క్ పెట్టుకోండి అదికాదండి ఇప్పుడు మీ నిజమే మీరు మీకూ నడిపేటప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది కానీ అంతకన్నా ఇబ్బంది మీ కుటుంబం ఉంది కదా వెనకాల మీకు మీ కుటుంబాన్ని ఆలోచించుకొని మీ కుటుంబాన్ని ఇక్కడ బస్సులో ప్రయాణించే వాళ్ళందరూ మీ కుటుంబం అనుకోండి మీ కుటుంబానికి మీరు ఇలానేనా చేసేది మాస్క్ పెట్టుకోండి డ్రైవర్ గారు ఈ సీట్లు చూడండి ఎంత మురుగ్గా ఉన్నాయో ఈ సీట్లు వల్ల సగం సగం కోవిడ్ ఈ సీట్ల వల్లే వస్తుంది ఎక్కడబడితే అక్కడ మురికుంది ఇది క్లీన్ చేయొచ్చు కదా క్లీన్ చేపించచ్చు కదా ఎంత పరిశుభ్రంగా ఉండాల్సిన సీట్లు ఇవి కనీసం కొంచెం కూడా ఇది లేకపోతే ఎలా అండి ఒకసారి తుడిచేవాళ్ళను తుడిచేవాళ్ళ చేత ఒకసారి క్లీన్ చేపిచ్చండి ఇదంతా మీరు చూపిస్తారా లేకపోతే నేను రవాణా సిబ్బందికి కంప్లైంట్ ఇవ్వమంటారా నన్ను